అవును నా ప్రస్తుత ఇష్టమైనవి కాకుండా ఇతర వార్తాపత్రికలను చదవడానికి ప్రయత్నించాను వేరువేరు వార్తాపత్రికల మధ్య చాలా తేడాలు ఉన్నాయి ఉన్నాయని నేను గుర్తించాను వార్త కవరేజ్ దృష్టి కొన్ని వార్తాపత్రికలు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు పై ఎక్కువ దృష్టి పెడతాయి మరి కొన్ని స్థానిక వార్తలపై ఎక్కువ దృష్టి పెడతాయి కొన్ని వార్తాపత్రికలు కూడా రాజకీయాలు వ్యాపారం లేదా క్రీడలు వంటి కొన్ని అంశాలపై బలమైన దృష్టిని కలిగి ఉంటాయి రిపోర్టింగ్ యొక్క స్వరం కొన్ని వార్తాపత్రికలు వారి రిపోర్ట్ రిపోర్టింగ్లో మరింత లక్ష్యంతో ఉంటాయి మరికొన్ని ఎక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉంటాయి కొన్ని వార్తాపత్రికలు ఇతరుల కన్నా ఎక్కువ సంచలనాత్మక భాషను కూడా ఉపయోగిస్తాయి